నేను చేసే చిరుతిళ్ళు మిరపకాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి మనం చేసే వంటకం ఉల్లిపాయ పులుసు దీనికి మనం ఉల్లిపాయలని తీసుకుని కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని గిన్నెలో వేసుకోవాలి అలా గిన్నెలో ఉల్లిపాయలు మగ్గిన తరువాత నీళ్ళు వేసుకుని ఎగరనివ్వాలి దాన్నే ఉల్లిపాయ పులుసు అంటారు